తరుచుగా నాకు టూర్లకు వెళ్ళడం అంటే చాలా బాగా ఇష్టం పిల్లలకి ఎవరికైనా టూర్లకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం టూర్లు అంటే గుర్తుకు వచ్చేది పిల్లందరు చుట్టాలతో ఫ్రెండ్స్తో అందరితో కలిసి టూర్లకు వెళ్ళి వివిధ వివిధ ప్రదేశాలకి తెలంగాణలో ఉన్న హైదరాబాదు వరంగల్ కొన్ని కొన్ని ప్రాంతీయమైన ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ఉన్న వింతలు చూసుకొని రావడం నా వరకు నాకు బాగా నచ్చిన వింతలు ఏవి అంటే ఢిల్లీ తాజ్మహల్ ఒకటి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూసుకుని ఇష్టపడతాను ట్రావెల్ అంటే టూర్లు చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం టూర్లు చేయడం వల్ల మనకి ఊళ్ళు తెలుస్తాయి అనుభవం పెరుగుతుంది మైండ్ రిలీఫ్ అవుతుంది ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ మర్చిపోయి ఉన్న ప్రసెంట్ గురించి ఆలోచించుకుంటు సంతోషంగా దాని గురించి టైం స్పెండ్ చేస్తు ఉండాలి అక్కడ టూర్లు అనగానే మనం అందరం పరిగెడతాం కానీ అసలు టూర్ల నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ ప్రాముఖ్యమైన ప్రదేశాలలోకి వెళ్ళి అక్కడ అక్కడ ఏవైతే సంగతులు ఉంటాయో ప్రాముఖ్యమైన ప్రదేశం చరిత్రలు ఉంటాయో అవి తెలుసుకుని అవి నుంచి అక్కడ మనము నడుచుకోవాలి అందుకు నేను టూర్లకి బాగా వెళ్ళడానికి ఇష్టపడుతు ఉంటాను